మీ ప్రాంతాలలో మరి హిందూ సన్ కొన్ని పాటిస్తారు సాంప్రదాయం ఎట్లా పాటిస్తారు అంటే పుర్వికులు పెద్దలు ఎలా ఉంటారంటే కొన్ని విషయాలను చాలా సాంప్రదాయంగా పాటిస్తారు మరి తుమ్మిన మరి దగ్గిన మరి తర్వాత ఎవరన్న ఎదురు వచ్చిన ఇవన్నీ కూడా కొన్ని పర్యాయాలు మనిషి పాటిస్తాడు అది మన హిందూ సాంప్రదాయాలను మనిషి ఎక్కువగా పాటిస్తాడు కానీ వాటి ద్వారా మనకు ఏమీ కూడా లేదు కానీ మనము మన మనస్సు మంచిగా ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకు సహాయపడతాడు